నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట కొత్త కొత్త వెరైటీ వంటలన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను అలాగే మా ఊర్లో ఒకసారి వంటలు పోటీ పెట్టినప్పుడు నేను దానిలో పాల్గొన్నారు అందులో బొంబాయి రవ్వతో చేసిన రవ్వ లడ్డులు చేశాను దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట అలాగా కొత్త వంటలన్నీ ట్రై చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటాను అనమాట బొంబాయి రవ్వతో చేసిన రకరకాల వంటలతో ఈ రవ్వ లడ్డు అనేది ఒకటనమాట రవ్వ లడ్డులు చాలా రుచిగా ఉంటాయి వీటిని చాలా సులభంగా చేసుకోచ్చు అయితే మనం ఎలా చేసుకుంటాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టెస్ట్లో వచ్చేలాగే చేస్తారనమాట అలా నేనెలా చేస్తాను అంటే ఒక గ్లాసు రవ్వ కొంచెం ఉప్పు అర గ్లాసు నూనె ఎంత ఫ్రై చేయడానికి సరిపోతే అంత వేసుకోవచ్చు మనం కొన్ని కొబ్బరి ముక్కలు పంచదార ఎంత సరిపోతే అంత పంచదార అర గ్లాసు లేదా అంటే కనుక మన క్వాలిటీని బట్టి పంచదారని తీసుకోవాలనమాట అందులో కొంచెం యాలకుల పొడి వేసి కొంచెం నూనె ఒక రెండు టీ స్పూన్లు అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుందనమాట ఇంకొన్ని కొన్ని కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకోవాలి అలాగే ముందు ఏం చేస్తామంటే ఎలా తయారు చేస్తామంటే ముందుగా ఒక రవ్వలో ఉప్పు వేసి కలిపేసుకోవాలి తర్వాత పాలు పోయాలనమాట అందులో దానిపై కొంచేపు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం నూనె పోసి కళాయిలో వేడి చేసుకోవాలనమాట చేసిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకుని రవ్వ ఉంది కదా అది వేసి కొద్ది కొద్దిగా మనం ర ఉండల్లాగా కలుపుకోవాలి అలాగే ఎర్రగా అయ్యేవరకు కూడా వేయించి మనం ఒక ప్లేటులోకి తీసుకొని పెట్టేసుకోవాలనమాట అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ముందుగా వేపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ రవ్వ ఉండలు చేసుకున్నాం కదా వాటిని ఎండు కొబ్బరి ముక్కల్ని అన్నీ కూడా మనం మిక్సీలో వేసేసి జార్లో మిక్సీ జార్లో వేసి ఆడేసుకున్నామంటే అవి మెత్తగా అయిపోతుంది కదా దాన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలుపుకొని నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలనమాట ఉండలుగా చేసుకుని మధ్య మధ్యలో పాలు కలుపుతూ ఉంటే ఆ ఉండ విడిపోకుండా ఉంటుదనమాట అప్పుడు మనకి లడ్డు చాలా స్వీటుగా ఉంటది డ్రై ఫ్రూట్స్ అవి చాలా టేస్టీగా ఉంటాయనమాట ఇది నాకు చాలా ఇష్టం ఈ వంటని నేను మా మా ఊరిలో వంటల పోటీ పెట్టినప్పుడు దానిలో రెడీ చేశాను అందరూ కూడా తిని చాలా బావుందని చెప్పేసి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అనమాట అప్పుడు నాకు ఇంట్రస్టని బట్టి నేనేం చేశానంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నా పేరుతో ఓపెన్ చేసి తెలుగు వంటకాలన్నీ కూడా నచ్చినవి ఎప్పటికప్పుడు ఇంట్లో చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసి అవి బాగా కుదిరినప్పుడు ఏం చేస్తానంటే యూట్యూబ్లో పెట్టే దాన్ని అనమాట ఆ వీడియోస్కి చాలా లైకులు వచ్చినయి చాలా సబ్స్కైబర్స్ వచ్చారనమాట ఈ వంటలు చేయడం అనేది రకరకాల తెలుగు వంటలన్నీ కూడా నేను అందులో పెడుతున్నాను ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళు కూడా చూసి తయారు చేసే మళ్ళి డౌట్స్ అవి అడుగుతూ ఉంటారనమాట కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇవెలా చేయ్యాలి ఈ తెలుగు వంటలు చక్కడాలు ఎలా చెయ్యాలి లడ్డూలు ఎలా చెయ్యాలి అని చెప్పేసి అని అడుగుతా ఉంటారనమాట నేను మా ఊర్లో పాల్గొనే దాంట్లో ఈ రవ్వ లడ్డూలు చేయడం వల్ల వంటల్లో పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు అలాగే నేను యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా రకాల వంటలను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చినవన్నీ ఉంటాయి మీరు కూడా ఫాలో అవ్వచ్చు మీకు కావలసిన కొత్త వంటకాలు ఏవైనా అడిగితే నేను చెప్తాను అలాగే ఇంకొక రకంగా కాకుండా ఒకే టేస్ట్ కాకుండా లడ్డూలని రకరకాలుగా ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు ఎలా చేయొచ్చు అనేవి కూడా నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట అలాగే కొత్త కొత్తమంది షెఫ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను తెలుసుకుంటూ ఉంటాను హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏవైనా ఒక ఐటెం నచ్చింది అనుకోండి అది ఎలా చేయాలి ఏంటి అని నేను తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది అక్కడికి వెళ్లి తెలుసుకొని వాటిని ఎలా చెయ్యాలనేది ప్రాక్టీస్ చేసి ఇంట్లో అప్పుడు నేను యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాననమాట అలాగే ఇంకాని మా ఇంట్లో చిన్న పాతతరం వంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు బామ్మలు అమ్మమ్మలు వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళు చేసే వంటల్లో నేను పాతరకం చెక్కిడాలు జంతికలు అరిసెలు సున్నుండలు ఇలాంటివి కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పటి వాళ్ళకి తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తూ ఉంటానంటే వాటిని రోజుకి ఒక ఐటెం వాళ్ళు పెడుతూ ఉంటాను యూట్యూబ్లో వాళ్ళు అమ్మమ్మల దగ్గరకు వెళ్లి మీరు ఎలా చేస్తారు ఏంటి అని తెలుసుకుని అవన్నీ కూడా నేను రికార్డ్ చేసి వంటలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాననమాట అప్పుడు చాలామంది వాటిని చూసి నేర్చుకుని బాగున్నాయండి బాలేదంటే కనుక దానికి ఇంకా సజిషన్సు అలాంటివి ఇస్తూ ఉంటారు ఇంకా మా ఊర్లో జరిగిన వంటల పోటీలకి ఎక్కడ జరిగినా కూడా నేను ప్రతిదానికి వెళుతూ ఉంటాను రకరకాల వంటలు ట్రై చేసి అక్కడ నాకు గిఫ్ట్స్ ప్రైసులు అనేవి అనేకం వచ్చాయనమాట అలాగ నేను రకరకాల వంటలన్నీ కూడా ట్రై చేస్తాను ట్రెడిషనల్ వంటలే కాకుండా ఇంకా ఇప్పుడు కొంటున్న స్వీట్స్ ఇతర దేశాల్లో వండే చైనీస్ వంటకాలు అలాంటివి కూడా నేను ట్రై చేస్తూ ఉంటాననమాట ఇతర రాష్ట్రాలలో ఉన్న ఏవి ఫేమస్ అయిన వంటలు ఉంటాయో వాటిని కూడా ట్రై చేసి నేను పెడుతూ ఉంటాను సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అందులో ఒక రాష్ట్రం వాళ్ళే కాదు అనేక రాష్ట్రాల నుంచి ఫాలో అవుతున్నారు వాళ్ళు క్వసెన్స్ అడుగుతూ ఉంటారు కామెంట్స్లో కూడా మీరు ఏ రకాల వంటలు ఇది మీకు వచ్చా లేదా ట్రెడిషనల్ వంటలొచ్చా అని చెప్పేసి ఆ వన్నిటిలికి నేను సమాధానం ఇస్తూ ఉంటాను వారడిగిన వాటిని నేను మరలా యూట్యూబ్లో సెట్ చేసే అవన్నీ తెలుసుకొని ఇంట్లో ట్రై చేసి మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అలాగా నాకు రకరకాల వంటలు చేయడం అంటే ఎంతో ఇంట్రెస్ట్